నేను డ్రాయింగ్ గురించి చాలా పుస్తకాలు మరియు వెబ్సైట్లు చదివాను మరియు డ్రాయింగ్లో నైపుణ్యం ఉన్న అనేక వ్యక్తులతో మాట్లాడాను ఈ అనుభవాల నుండి డ్రాయింగ్ అనేది నైపుణ్యం ఇది సమయం మరియు కృషితో మెరుగుపరచవచ్చని నేను తెలుసుకున్నాను డ్రాయింగ్లో నైపుణ్యం పొందడానికి మీకు కొన్ని ప్రాథమిక విషయాలు నేర్చుకోవాలి వీటిలో కోణాలు పోర్షన్లు మరియు కాంపోజిషన్లు ఉన్నాయి మీరు వివిధ రకాల ఆర్ట్ సామాగ్రిని కూడా ప్రయత్నించాలి మరియు మీకు ఏది బాగా సరిపోతుందో చూడాలి డ్రాయింగ్ చాలా ఆనందదాయకమైన మరియు బహుముఖమైన ప్రావీణ్యం ఇది మీ సృజనాత్మకతను వ్యక్తపరచడానికి మరియు ప్రపంచాన్ని కొత్త మార్గంలో చూడడానికి ఒక మార్గం నేను డ్రాయింగ్ గురించి నేర్చుకున్న కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి కోణాలు మరియు పోర్షన్లు డ్రాయింగ్లో ముఖ్యమైనవి మీరు వస్తువులను సరైన కోణంలో మరియు సరైన స్థాయిలో చిత్రీకరించాలి కాంపోజిషన్ మీ చిత్రాన్ని ఆకర్షణీయంగా మరియు సంతృప్తికరంగా చేయడంలో సహాయపడుతుంది మీరు మీ చిత్రంలోని అంశాలను ఎలా ఏర్పాటు చేయాలో జాగ్రత్తగా ఆలోచించాలి వివిధ రకాల ఆర్ట్ సామాగ్రిని ప్రయత్నించడం ద్వారా మీరు మీ సొంత శైలిని కనుగొనవచ్చు ప్రతీ రకమైన ఆర్ట్ సామాగ్రి ఉపయోగించడానికి ప్రయత్నించండి మరియు మీకు ఏది బాగా సరిపోతుందో చూడండి డ్రాయింగ్ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా మెరుగుపడుతుంది రోజు కొంత సమయం డ్రాయింగ్ కోసం కేటాయించండి మరియు మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి కృషి చేయండి నేను డ్రాయింగ్లో మరింత నేర్చుకోవాలని అనుకుంటున్నాను మరియు ఒక రోజు నేను ఒక మంచి చిత్రకారునిగా తయారు అవ్వాలని కోరుకుంటున్నాను